భారతదేశం ఒక బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇక్కడ అనేక వేరు వేరు రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీ దాని స్వాతంత్ర విధానాలు పాటిస్తుంటాయి వాటి మూలాలు వాటి నమ్మకాలు ఉంటాయి ఇవ్వి ప్రజలు ఓట్లు గెలిపించి వాళ్ళు గెలిపించిన ఓట్లుతో వాళ్ళు నాయకులుగా మారుతారు ఇదే ప్రజా ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఉన్న హక్కు లేదా ప్రజాస్వామ్యాన్ని యొక్క మూలం అయితే భారత రాజకీయాల్లో నేను ఇష్టపడే కొన్ని అంశాలు ఏంటి అంటే ప్రజాస్వామ్యం భారతదేశ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఒకటి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి మరియు ప్రభుత్వాన్ని పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది దీని వల్ల అంతేకాకుండా వాళ్ళని ప్రశ్నించడానికి వాళ్ళ దగ్గర నుంచి మనకి కావాల్సిన అవసరత్వాలను తీర్చుకోవడానికి మనం నేరుగా వెళ్ళి వాళ్ళను మన హక్కుల గురుంచి అడగడానికి కూడా అధికారం మనకు ఉంటుంది అంతే కాకుండా దాంట్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి అంటే వైవిధ్యం అంటే భారతదేశంలో అనేక వేరు వేరు సంస్కృతులు మరియు నమ్మకాలతో కూడిన ఒక భిన్న దేశం అయినా కానీ ఈ వివిధ దేశాలు వివిధ ర ఉన్న కానీ వీటిలో రాజకీయాలు ఒక శక్తిగా ఉంటుంది దీన్ని విభిన్న అభిప్రాయాలను ప్రతి నిత్యం ప్రవహించడానికి మరియు అనేక ప్రజల అవసరాలని తీర్చడానికి కూడా దారి తీస్తుంది కాబట్టి దీని వల్ల ఇది ఒక కారణం నాకు భారత రాజకీయాలు ఇష్టపడడానికి అంతే కాకుండా నాకు ఇష్టం లేని కొన్ని అంశాలు ఏంటి అంటే అవినీతి ముఖ్యంగా భారతదేశంలో అవినీతి అనేది చాలా పెద్ద సమస్య ఇది ప్రభుత్వం మరియు దాని వివి విధానాలపై నమ్మకాలు ఉంచుకున్న ప్రజలు మీద చాలా ప్రభావం చూపుతుంది మరియు ఇంకొకటి ఈ రాజకీయాల్లోకి మతాలను కులాలను తీసుకురావడం అనేది నాకు ఇష్టం లేని ఒక అంశం భారతదేశంలో రాజకీయాల్లో చాలా ఎక్కువుగా అంటే వాళ్ళ ఓట్లు గెలిపించుకోవడానికి మతాలు కులాలు వీటిని అడ్డుపెట్టుకొని మన కులపోడు అని ఓట్లు వేయడం మన మతపోడని ఓట్లు వేయడం లాంటివి చేయడం నాకు అంత ఇష్టం లేదు నాకు ఇష్టమైన భారత రాజకీయకుడు మహాత్మాగాంధి ఆయన తను స్వాతంత్రం రాకముందు నుంచి మన దేశానికి స్వాతంత్రం కోసం చాలా పోరాడాడు అయితే అనేక మంది పోరాడారు కానీ ఈయన మాత్రం అహింస రీతిలో వెళ్ళి అహింస సిద్ధాంతాన్ని పాటించి మనకి రాజకీయా మన స్వతంత్రంగా మన దేశాన్ని మనం పాలించుకునేలాగ చేశారు అయితే భారతదేశంలో ఒక సంకిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి దీనిని మనం ఇంక సరైన నాయకులను ఎన్నుకొని మన దేశాన్ని మనమే ఒక మంచి బాగా డెవలప్ అయిన దేశంగా తీర్చుకోవాలని నా ఆశ దానికి నా నా వంతు నేను ఎప్పుడు ఫ్రయత్నిస్తూ ఉంటాను అదే విధంగా అందరు ప్రయత్నిస్తేనే అది బాగుంటుంది అని నా అభిప్రాయం